ఇంతవరకు నేను తీసిన ఫోటోల్లో నాకు ఇష్టమైన ఫోటోలంటే నేను ఫోటోలు తీయడం గురించి వేళ్ళను ట్రీప్పులు గురించే చెప్తాను నేనైతే ఫోటోలు తీయడం గురించి వెళ్ళిన ఊర్లు అయితే మారెడుమిల్లి గుడిస అరుకు అలాగే లంబసింగు డియోమలి అలాగే వైజాగ్ హైదరాబాదు షిరిడి అలాగే సిక్కిం బ్యాంకాక్ అలాగే నేను ఫోటోలు తీసుకోవడం గురించే బీచ్లని మాల్స్ అని చాలా దూర ప్రయాణాలు చేస్తూ ఆ ఫోటోలు తీసుకోవడం గురించే చాలా ఊళ్ళు వెళ్ళి హిల్ స్టేషన్స్ అని కొండ ప్రాంతాలు నది తీరాలు సముద్ర తీరాలు రహదారులు అనేక ప్రదేశాలు మంచు మంచు ప్రదేశాలు అటువంటి ప్రదేశాలకెళ్ళి నేను ఫోటోలు తీయడం జరిగింది అలాగే ఎక్కువగా నేను తీసేది నాకు ఫోటో తీస్తాను అలాగే నేను ఎవరికి నాతో ఉన్న సహచర్లు కానీ స్నేహితులు కానీ నేను కూడా అందంగా ఫోటో తీయాలి ఆ ఫోటో అంటే తీసుకున్న వ్యక్తికి ఆ ఫోటో చూడగానే తీసిన వ్యక్తి గుర్తుండాలనే దృక్పదంతో ఉండే వ్యక్తి నేను నేను తీసిన ఫోటో వాళ్ళకి జీవితంలో ఫోటో ఎప్పుడు చూసినా నేను గుర్తు రావాలి ఫోటో తీసే టైం ఆ సమయంలో నేను ఆలోచించేది అదే అంత అందంగా రావాలి అవతల వ్యక్తికి ఆ ఫోటో గుర్తుండి పోవాలి అదేవిధంగా నేను ఎవరికి తీసినా చంటి పిల్లలకి తీసినా ఒక పెళ్ళికి తీసినా కార్యక్రమంలో మనం భోజన కార్యక్రమాలైనా అందరం ఎప్పుడైనా కలిసినా స్నేహితులతో కానీ మన బంధుమిత్రులతో కానీ ఆఫీసులో ఉన్న సహచర ఉద్యోగులతో కానీ ఉన్నప్పుడు తీసే ఫోటోల్లో అది నా ప్రత్యేకత చెప్పుకోవాలి నేను వివాహల్లో నార్మల్గా నా ఫోన్తో కొన్ని కొన్ని నార్మల్ ఫొటోస్ పెళ్ళికి జరిగే ప్రత్యేకతలు నా కుటుంబ సభ్యులు వాళ్ళకి కొన్ని రకమైన ఫోటోలు తీయడానికి నేను ఇష్టపడతాను వాళ్ళు కూడా నాతో ఫోటో తీయించుకోవడం అనేది వాళ్ళు కూడా చాలా ఆశపడతారు ఎందుకంటే తీసే ఫోటో చాలా ఆలోచించి చాలా ఆ ఫోటో తీసే విధానంలోనే ఒక సృ సృజనాత్మకత ఉంటుందని నేను నమ్ముతాను అదే ముందుగా చెప్పుకున్నట్టు మనం ఏ ప్రాంతంలో తీసినా ఏ వ్యక్తికి తీసినా ఏ ప్రదేశంలో తీసినా ఏ పరిస్థితిలో తీసినా అది ఎప్పటికీ ఆ డేట్లోనే ఆ సమయంలోనే ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి వయసు అప్పుడు అంతే ఉంటుంది అతనికి వందేళ్ళొచ్చినా ఆ ఫోటో తీసినప్పటికీ ఏ వయసుయితే ఉందో ఆ వయసే ఆ ఫోటోలో ఉంటుంది అదే ఫోటోకి ఉన్న ప్రత్యేకత నేను నమ్మేది కూడా అదే నేను అదనుకుని అలా అనుకునే ఫోటో తీస్తాను అప్పుడు అంత అందంగా ఉన్నారు ఆ ఫోటోలో ఇంత

ఉంది ఫోటో అంత అందంగా ఉందనట్టుగానే ఫోటో తీయడం జరుగుతుంది ఫోటోకి నేను తీసిన ఫోటోల్లో నచ్చిన ఫోటో ఏంటంటే కాంచనజంగా అని ఒక సిక్కిం రాష్ట్రంలో ఉన్న ఒక మౌంటెన్ది ఫోటో అది నాకు చాలా ఇష్టమైన ఫోటో ప్రత్యేకమైంది కూడా